గ్రామీణ వ్యవసాయంలో నైపుణ్యం నైపుణ్యం కలిగిన కార్మికులను కనుక్కోవడంలో మరియు నిలుపుకోవడంలో సవాళ్ళు చాలా ఉన్నాయి వ్యవసాయం చేయడంలో చాలా మంది మొగ్గు చూపుతూ ఉన్నారు ప్రస్తుతం ఉన్న రోజువారీ కూలీ కార్మికులకు వేతనాలు రెండు వందలు మూడు వందలు ఇస్తూ ఉన్నారు ఆడవారికి అయితే మూడు వందలు నుంచి నాలుగు వందలు ఇస్తారు మగవారికి అయితే ఆరు వందల నుంచి ఏడు వందలు ఎనిమిది వందలు వరకు ఇస్తూ ఉంటారు చాలా మందికి వ్యవసాయ భూములు ఉన్నాయి ఎవరి వ్యవసాయ భూములలో వారు పంటలు వేసుకుని మంచిగా లాభాన్ని పొందుతూ ఉన్నారు ప్రస్తుతానికి చాలా రంగాలలో అభివృద్దులు పొందుతూ ఉన్నాయి కాబట్టి వ్యవసాయ రంగంలో కూడా చాలా మార్పులు చేసి రైతులు అభివృద్ధి పొందుతున్నారు